ఇటీవల విద్యావంతులైన యువకులు వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది మార్కెట్కు నేరుగా చేరే అవకాశాలు ఎక్కువయ్యాయి మరియు సేంద్ మరియు సేంద్రీయ వ్యవసాయానికి డిమాండ్ పెరిగింది అలాగే ఎంతోమంది యువకులు నగర జీవిత జీవితంకంటే గ్రామీణ జీవన శైలిని స్వయం ఉపాధిన ఉపాధిని మెరు మెచ్చుకుంటున్నారు పర్యావరణం పట్ల ఉన్న చైతన్యం కూడా ఒక కారణమే